ఈ నృత్యానికి సంబంధించి నాకు ఉన్న కొన్ని కలలు ఏవంటేనా అండి నాకు చిన్నప్పటినుంచి ఈ శాస్త్రీయ నృత్యాలు అంటే చాలా ఇష్టం అండి నేను ఆరో తరగతి చదువుతున్న దగ్గర నుండి కూడా నేను ఈ ఈ నృత్యాన్ని అయితే నేను నేర్చుకోవడం జరిగింది అండి ఈ నృత్యానికి సంబంధించిన కొన్ని కలలు ఉన్నాయి అండి అది ఏంటి అంటే అండి ఏదైనా ఒక పెద్ద ప్రోగ్రాంలో కూడా నేను ఈ నృత్యాన్ని ప్రదర్శన చెయ్యాలని చెప్పి మన దేశంలో జరిగే నృత్య పోటీల్లో కూడా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని చెప్పి నాకు కొన్ని కలలు అయితే ఉన్నాయి అండి కానీ మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారు అంటే చెప్పాను కదా అండి మీకు ఆల్రెడీ ఈ భారతదేశంలో ఈ నృత్యానికి సంబంధించి కొన్ని పోటీలు అయితే పెట్టడం జరుగుతుంది అండి ఆ పోటీలో మొదటి బహుమతి పొందాలి అని నేను లక్ష్యంగా అయితే ఎన్నోసార్లు పెట్టుకోవడం జరిగింది కానీ అంతవరకు అయితే నేను వెళ్ళలేదు అయినా స అయినప్పటికీ సరే నేను ఇంకాను దాన్ని ఇంకా నేను ఆ లక్ష్యాన్ని ఇంకా నేను చేరుకోకపోయినా సరే ఇంకా నేను దానికోసం అయితే ప్రయత్నిస్తున్నాను అండి